కోళ్ళ పెంపకం గురించి చాలా జాగ్రత్త వహించితేనే కోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటుంది లేని పక్షంలో కోళ్ళను జాగ్రత్తగా చూసుకోకుండా పోతే దానికి వచ్చే కార్యాలు మనుషులకీ వస్తుంది ఇతరులకి అన్నీ సంభవిస్తుంది దానికి అప్పుడప్పుడు నిమిషం నిమిషానికి దానిని పరీక్ష చేసి దానికి కావలసింది ఏమి రోగం వచ్చిందని ఆసుపత్రికి పోయి దాన్ని చూపించి ఇంజెక్షనో లేకుంటే మందో ఏదైనా ఇస్తే మిగతావి అన్నీ ఇదైతాయి లేకుంటే మిగతా వాళ్ళందరూ దాని నుంచి బాధపడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరు పెంచాలి వాళ్ళకే కోళ్ళు అనుకూలంగా ఉంటుంది